వాళ్ళు శ్రమపడి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అనుకుంటున్నారు పీజీలు చేసి పేజీలు పీజీలు చేసి వారు వేరే వేరే ప్రదేశాలకు లైక్ వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అనుకుంటున్నారు ఎక్కువ శాలరీ ఉన్నా కంపెనీలకు వాళ్ళు ఎక్కువ ప్రేయారిటీ ఇస్తున్నారు చిన్న చిన్న కంపెనీలు కాకుండా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద కంపెనీలలో జాబ్స్ చేయాలి అని అనుకుంటున్నారు మరియు వేరే వేరే దేశాలలో అమెరికా లైక్ అమెరికా రష్యా ఇలాంటి దేశాలలో కూడా పిల్లలు ఎన్నో చదువుకు ప్రయారిటీ ఇస్తున్నారు మన భారతదేశంలో చాలా మంది విద్యార్థులు మరియు విద్యార్థులు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి ఎక్కువ శాలరీ ఉన్న కంపెనీలకు వెళ్ళి వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు ఇలా ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు విద్యకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఎక్కువ శాలరీ ఉన్న కంపెనీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సో ఇది మన దేశంలో జరుగుతుంది